మీరు బాగా ఎంజాయ్ చేసిన ట్రిప్ ఏది నేను బాగా ఎంజాయ్ చేసిన ట్రిప్ అంటే బ్యాంగ్ళూర్లో నందిహిల్స్ అండ్ హోగెనెక్కల్ చాలా బాగా ఎంజాయ్ చేశాను అందులో ఏంటంటే ప్రకృతి అందాలు అనేవి మేము అక్కడ చూసాం అదేంటంటే కో ఆకాశము భూమి కొండ కలిసినట్టుగా ఉండే ప్రాంతం నందీహిల్స్ అక్కడికి మే నేను నా హస్బెండు బైక్ మీద వెళ్ళడం జరిగింది అక్కడ క్లైమేట్ అంతా కూడా ఒక పొగ మంచుతో చుట్టూ కొండలుతో చుట్టూ పచ్చదనంతో చాలా అందంగా ఉంటుంది ఆ కొండ ఎక్కేటప్పుడు కూడా మనకి చాలా బాగా చల్లని వాతావరణంలో ఆహ్లాదకరంగా ఉంటుంది అక్కడ మేము హాలిడేస్లో వెళ్ళాం కాబట్టి అక్కడ చాలా మంది జనమైతే ఉన్నారు కానీ ఆ కొండ అనేది చాలా పెద్దదిగా ఉంటుంది మనకు ఏ డిస్టబెన్సు లేకుండా అక్కడ నేను మా హస్బెండు బోలెడన్ని ఫొటోస్ అయితే దిగాము అది చూడటానికే కాకుండా అక్కడ మనము కొంచంసేపు కూర్చొని ఆహ్లాదకరంగా అదంతా ఆస్వాదించటానికి చాలా బాగుంటుంది అక్కడ చూడాల్సిందేంటంటే ముఖ్యంగా సన్ రైజ్ అంటే అక్కడ ఉదయమే మంచులోంచి సూర్యుడు ఉదయించటం ఆ కొండలూ దగ్గర మనం చూస్తూ ఉంటే అది చాలా అందంగా ఉంటుంది రెడ్ కలర్లో ఇంకొకటేంటంటే సూర్యాస్తమయం సాయంత్రసమయంలో కనక వెళ్ళినట్టయితే చుట్టూ చీకటి పడుతూ సూర్యుడు అలాగ డిమ్ అవుతూ మెల్లమెల్లగా కిందకు దిగుతూ ఉంటే చూడటానికి చాలా అందంగా ఉంటుంది నేను నా హస్బెండ్ అయితే అలా చూస్తూ చాలా ఎంజాయ్ చేశాం ఇంకొకటేంటంటే హొగెనెకల్ హొగెనకల్లో ఏంటంటే చుట్టూ కూడా మనకి కొండలు అనేవి ఉంటాయి మధ్యలో ఒక వాటర్ ఫాల్స్ అనేది ఉంటూఉంటుంది వాటర్ అలా ఫ్లో అవుతూ ఉంటుంది వాటర్ అలా వెళ్తూ ఉంటే మనకి ఒక పడవలాంటిది ఇస్తాడు అది దాంట్లో మనకి లైఫ్ జాకెట్లు అన్నీ ఇస్తాడు మనకిమనమే ఒక కర్రలాంటి తెడ్డు కూడా ఇస్తాడు అది మనము ఇలాఇలాగ అంటూవుంటే మన మన పడవ కూడా ఎదరికి వెళ్తూ ఉంటుంది కానీ ఆ వాటరనేది ఏమాత్రం కూడా హెచ్చుతగ్గులు లేకుండా ఒకే విధంగా అలాగ ప్రవహిస్తూ ఉంటుంది చుట్టూ కొండలు మధ్యలో వాటర్లోంచి మనము అలా వెళ్తూ ఉంటే చుట్టూ పచ్చని చెట్లు మనము చాలా అంటే చాలా ఎంజాయ్ చేశాను నేనైతే ఇంకా నేను మా హస్బెండ్ ఫ్రెండ్సు మా రిలేటివ్స్ మేము కలిసి వెళ్ళాము చుట్టూ ఆ పచ్చని అందాలు చూస్తూ మేము చాలా చాలా ఎంజాయ్ చేసి కేరింతలు కొడుతు ఒకరినొకరు అరుచుకుంటు చాలా బాగా చేసాం అక్కడ మ మేమయితే చాలా ఫొటోలయితే దిగాం అది చూడటానికే కాకుండా మనకి ఫుడ్ విషయంలో కూడా అక్కడ రెస్టారెంట్స్ అన్ని చాలా బాగుంటాయి